విజయనగరంలో కొన్ని కాలేజ్లు ఉన్నాయి అందులో ఏంటంటే ఇప్పుడు మనం ఆ కాలేజ్లో చదవాలంటే మనకి ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లాంటిది ఉంటుంది అంటే ప్రవేశ పరీక్షల్లాంటివి ఉంటాయి కొన్ని అవి మనం రాస్తే కానీ క్వాలిఫై అవ్వలేము అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే అటానమస్ కాలేజే కానీ దాంట్లో కూడా ప్రవే ఇలా ప్రవేశ పరీక్షలు అనేవి ఏర్పాటు చేసి ఏ స్టూడెంట్కంటే ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతారు కొంతమంది పరీక్ష జాయిన్ అవ్వలేరు డబ్బులు ఇచ్చి కట్టుకోని ఎందుకంటే చా అందరి పరిస్థితి ఒకలా ఉండదు కాబట్టి కొంతమంది డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వలేరు కాబట్టి కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది డబ్బు లేని వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే కొన్ని కాలేజెస్లో అయితే మాకు ఇక్కడ విజయనగరంలో అయితే కొన్ని ప్రవేశ పరీక్షలు అనేవి పెట్టారు అనమాట అంటే ఇప్పుడు అందులో ఎవరైతే రాస్తారో ఇంత క్వాలిఫయింగ్ మార్క్ అని ఇంత ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫ్రీగా సీట్స్ ఇస్తున్నారు అలానే డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కుంటారు చాలామంది ఈ ఫ్రీగా సీట్స్ ఇవ్వడం వల్ల ఈ కొంతమంది కట్టుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఆ కాలేజెస్ కూడా కొన్ని ప్రైవేట్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎక్సామ్పుల్ ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకి మాకు ఇక్కడ ఆర్కే డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఆర్కే డిగ్రీ కాలేజ్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి ఇవి ఎవరికీ తెలియదు ఆర్కే డిగ్రీ కాలేజ్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది అని కాకపోతే ఏమిటంటే వాళ్ళు పెడుతారు నార్మల్గా అందరూ డబ్బులు కట్టే జాయిన్ అవుతారు కానీ ఎవరైనా కట్టుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టి వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసి అప్పుడు జాయిన్ చేసుకుంటారు అదేవిధంగా సత్య కాలేజ్ ఒకటి ఎంఆర్ కాలేజ్ ఒకటి ఇలాంటివన్నీ ఉంటాయి మహారాజ కాలేజ్ ఇవన్నీ చాలా గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి అప్పట్లో చాలా బాగానే ప్రవేశ పరీక్షలు అనేవి పెట్టేవారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కానీ ఇప్పుడు చాలా తక్కువ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రవేశ పరీక్షలు రాయగలుగుతున్నారు ప్రవేశ పరీక్షలు అట్టెంప్ట్ చేసి ఆ కాలేజ్లో అనేది జాయిన్ అవ్వగలుగుతున్నారు ఇప్పడు కోట ఉంటుంది విజయనగరంలో ఆ విజయనగరం కోటలో చాలా కాలేజెస్ ఉంటాయి ఆ కాలేజెస్లోనూ ప్రవేశ పరీక్షలు అనేవి ఉంటాయి అందులో మనం ప్రవేశ పరీక్షలు అట్టెంప్ట్ చేసి మనము రాసి అందులో క్వాలిఫై అయ్యి ఆ కాలేజ్లో చదువుకోవచ్చు మళ్ళీ మనకి సర్టిఫికెట్ మాత్రం ఏయూది వస్తుంది ఆంధ్రా యూనివర్సిటీది వస్తుంది కాబట్టి మనకు ఇంక ప్రాబ్లెమ్ ఉండదు